ఫేస్బుక్కు ఇన్స్టాగ్రామ్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ నేను యూజ్ చేస్తాను టిక్ టాక్సు అవన్నీ చేసాను నేను నావి నా పిల్లలవి

ఒకరు చేసినవి ఒకరివి చూడ్డం వల్ల మనకి ఐడియాలు అవన్నీ వస్తాయి ఎలా చెయ్యాలి అనేది అంతే కాకుండా ఫేస్బుక్ అనే యాపు ఎక్కడైనా జాబ్ సెర్చింగ్ కోసం గానీ ఎవరైనా పెట్టిన లేదంటే మనకి కావాలనుకున్న జాబు మనకి ఆ యాప్ ద్వారా చూసుకోవచ్చు అందులో మెసేజ్లు వస్తాయి అలాగే వాట్సప్ కూడా ఎవరికైనా చాటింగ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది మన ఇంట్లో వాళ్ళకు గానీ బయట వాళ్ళతో గానీ చాలా బాగా ఉంటాది కాబట్టి మనం ఆ యాప్లు ఉపయోగించడం వల్ల ఉపయోగి ఉపయోగపడే వి నేను చెప్పాను అవి వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి జాబుల కోసం కూడా సర్చింగ్ చేసుకోవచ్చు ఆ జాబులు మనం కి ఒకలకి చెప్పాలన్నా ఒకరికి మనకి తెలియాలన్నా సరే వాటిలి ద్వారా మనకు తెలుస్తాయి రకరకాల వాడుక రకరకాల యాప్స్ కూడా ఉన్నాయి ఆ యాప్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నీ మంచి ఉపయోగాలే ఉన్నాయి